మీరు పిల్లల కోసం ఏం చేస్తారు ఆ వృత్తి వాళ్ళెందుకు ఎంచుకున్నారు నేను ప్రస్తుతానికి బీఈడీ చేశాను రెండు బ్యాక్ లాగ్స్ ఉన్నాయి మమ్మీ డాడీని ఇబ్బ ఇబ్బంది పెట్టద్దని పనికెళ్తున్నాను చాలా కష్టపడి రాశాను ఎగ్జామ్స్ బట్ ఎందుకో నా టైం బాగలేక రెండు ఫెయిల్ అయినా బట్ అయినా పర్లేదు ఈసారి ఎట్లైనా కష్టపడి ఈసారి పాస్ అయిపోతాను ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాను జాబ్ తెచ్చుకుని అమ్మని హ్యాపీ చేసుకుంటాను ఈ దీని తర్వాత నేనే ఒక మంచి బిజినెస్ పెట్టా బిజినెస్ బిజినెస్మ్యాన్ కావాలనుకుంటున్నాను బికాస్ ఆ బిజినెస్ చేయడం వల్ల మన డబ్బులు మన లైఫ్ మన చేతిలో ఉంటుంది ఎవడో ఎవడో ఇవ్వాల్సిన జీత్ ఎవరో ఇచ్చే జీతాన్ని ఎవరో ఇచ్చే హాలిడేస్ని నేను తీసుకోవడం లేదు ఇది నా లైఫ్ నేనే ఎంజాయ్ చెయ్యాలి నేను లీడ్ చెయ్యాలనుకుంటున్నాను నేనే బాస్ని నేనే రూలర్ని కావాలనుకుంటున్నాను ఎవరూ నన్ను కంట్రోల్ చెయ్యడం నాకిష్టం ఉండదు నన్ను నేనే కంట్రోల్ చేసుకోవాలి ఇంక మామ్మీ డాడీకి ప్రొవైడ్ చెయ్యాలి ఇంకా వాళ్ళకి ఫైనాన్సియల్గా చాలా సపోర్ట్గా ఉండాలి ఇంకా చాలా చాలా చెయ్యాలి ఆ వృత్తిలో చాలా లాభాలున్నయి చాలా నష్టాలు కూడున్నయి కానీ ధైర్యం చాలా ఇంపార్టెంట్ ధైర్యం ఉంటే ముందడుగు వేసి వెళ్ళి పోతాము ఆ వృత్తిలోకి ఒక్కసారి ఇలా కలిసొచ్చిందంటే ఇంక ఆ వృత్తిలో మనల్ని ఆపేవాళ్ళే ఉండరు ఎన్నెన్నో కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చెయ్యచ్చు కొత్త ప్లాన్స్ ఎన్నో ప్లాన్స్ నాతో ఉన్నయి నేను ఐడియాస్ని క్రియేట్ చేస్తున్నా డైలీ కొన్ని కొన్ని ఈ ప్రొప చాలా మందిని అడిగాను చాలా మంది బిజినెస్మెన్ని అడిగాను వారు చాలా బాగా జీవితంలో చాలా ఓ సక్సెస్ అయిన వాళ్ళు చూశాను ఎక్కడనో వన్ టూ పర్సెంట్లో వదిలేసి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళే చూశాను బిజినెస్ చేయడంలో ఆ వృత్తిలో మనకి కావాల్సింది నమ్మకం ధైర్యం ఆ దేవుని ఆ దేవుని ఆశీస్సులు ఇవి మూడూ ఉంటే చాలు మన లైఫ్లో ఎక్క ఎది ఎదిగేస్తాం బిజినెస్లో ఈ చాలామంది ఈ ప్రపంచంలో చాలామంది బిజినెస్ చేసే ఎదిగారు నేను కూడాను ఎదుగుదామనుకుంటున్నాను బిజినెస్ వల్ల మనకి ఎక్కడకద వెలుగుతుంది నిజ్జా జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా వస్తుంది లైఫ్లో అప్పుడప్పుడు మనం కింద పడాలి కింద పడి లేస్తేనే దాని విలువ తెలుస్తుంది సో నేను చాలా సార్లు కింద పడ్డాను మళ్ళీ పడతాను మళ్ళీ లేస్తాను నాకు నమ్మకం ఉంది ఎలాగైనా సాధిస్తాను ఇప్పుడు మా ఫ్రెండ్వాళ్ళ అన్న వాడు ఒకప్పుడు డిగ్రీ బిటెక్ జే బిటెక్ చేసి కొద్దిగా డిగ్రీ చదువు బీటెక్ చేసి బీటెక్ జె బిటెక్ చేసి జా ఒక పేపర్ మిల్ పెట్టాడు దాంట్లో చా డైలీ ఇన్కమ్ టూ ల్యాక్స్ ఇయర్లీ ఇన్కమ్ ఫిఫ్టీన్ క్రోర్స్ సో అది చూసాక నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను చాలా నేర్చుకున్నాను ఒకటి రెండ్నెళ్ళు అన్నతో పనిచేశాను దాని తర్వాత నేను చాలా ఆ నిమిషం నుంచే అర్దమయ్యింది అదే బిజినెస్తో చాలా లైఫ్ ఉంది బిజినెస్ చెయ్యడానికి ధైర్యం ఆలోచన రెండు ఉండాలి ఆ రెండు ఏకమైతే మనల్ని ఆపేవాడే ఉండడు నా ముందే ఆ అన్న ఒక సఫారీ కార్ కొన్నాడు ఒక కియా కార్ కొన్నాడు ఇప్పుడు మళ్ళీ ఒక బిఎండబ్ల్యూ కార్ కొన్నాడు ఆయన లైఫ్ ముందుకెళ్తూనే ఉంది సో అలా అలాంటి వృత్తిని నేను ఎంచు ఎంచుకుంటున్నాను ఆ ఒక ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులుంటాయి ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయి బట్ అవి అన్నింటిని జయించాలి ధైర్యం తోటి నమ్మకం తోటి జయిస్తేనే మనం ముందుకెళ్తాం ఈ బిజినెస్ అని కాదు ఏ వృత్తి అయినా తీసుకోవచ్చు ఏ వృత్తిలో అయినా రిస్క్ ఉంటుంది రిస్క్ లేకపోతేనే అది లైఫే కాదు అది వృత్తే కాదు సో ఇలాంటి వృత్తులల్లో నేను బిజినెస్ వృత్తిని ఎంచుకున్నాను ఎంచుకుంటాను ఆ బిజినెస్ వృత్తి వల్ల నేను లైఫ్లో ముందుకు వెళ్తానని నాకు నమ్మకముంది ఇంకా నా ఆ వృత్తి వల్ల ఎంతోమందికి జీవ జీవనోపద పాది కూడా దొరుకుతుంది ఎంతో మంది ఎన్నో ఫ్యామిలీస్ హ్యాపీగా బతుకుతారు ఎంతో మంది లైఫ్లో ఎంతోమంది జీవితంలో వెలుగు వస్తుంది సో నేను అందుకోసమే ఎంచుకున్నాను ఆ మార్గంలో మా మాకు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో సపో సపోర్ట్ చేయడానికి కూడా చాలామందున్నారు వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి మళ్ళీ మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి ఇలా మనం సపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఈ మార్గం ఈ బిజినెస్ అనే మార్గంలో ఈ బాండ్ ఈ బిలీఫ్ ఈ నమ్మకాలు చాలా ఇంపార్టెంట్ సో నాకా ధైర్యం ఉంది కాబట్టి నేను అందుకోసమే ఎంచుకున్నాను ఎంచుకోబోతున్నాను